మేము స్కూల్ అడ్మిషన్ నుంచి మాట్లాడుతున్నాము అండి లోటస్ పాండ్ స్కూలా హై స్కూల్ పిల్లలకి కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం మా స్కూల్లో మీరు జాయిన్ జాయిన్ చెయ్యిస్తారా అండి జాయిన్ అవుతారా అండీ ఓకే అండీ అదే మరి జా అదే జాయిన్ అవునా అండి హ ఆదేగాని అంటే పిల్లల చదువుని బట్టి మేమ్ మేం చేస్తాం అండీ నాద్ మాది ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అండీ అవునండి స్టాఫింగ్ కేరళా వాళ్ళే అండి మీరు హాస్టల్లో ఉంటారా మరి డే స్కాలర్లా అండీ హాస్టల్ ఫీ మరి మంత్లీ ఛీ వన్ ఇయర్కి ఫార్టీ థౌజండ్ అండి అన్ని ఈవెంట్స్ సైన్స్ ఫెయరు టూర్స్కి అన్నింటికీ తీసుకెళతాము అండి టూర్స్కి ట్రావెల్స్కి పే చేయాలి అండీ అవును